గ్రామపంచాయతీ అనేది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన పరిపాలన వ్యవస్థ ఒకటవది సంస్థాపన ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ ఉంటుంది ఇది ప్రజలతో నేరుగా పనిచేస్తుంది నిర్వహణ గ్రామపంచాయతీ ఎన్నికల ద్వారా ఎన్నకోబడిన సభ్యుల ద్వారా నిర్వహించబడుతుంది ప్రధాన బాధ్యతులు గ్రామాభివృద్ధి రహదారులు మంచినీరు విద్యుత్ సరఫరా పారిశుద్ధ్యం వంటి అంశాలపై పనిచేస్తుంది నిధులు రాష్ట్ర క్రేంద ప్రభుత్వాల నుండి రాబడిన నిధులతో గ్రామ అవసరాలను తీర్చడానికి కృషి చేస్తుంది సమస్యల పరిష్కారం గ్రామస్థుల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేస్తుంది పరిశుభ్రత మరియు ఆరోగ్య పరిరక్షణ గ్రామంలో మురుగునీటి పారుదల ఆరోగ్య కేంద్రాలు నిర్వహణపై దృష్టి పెడుతుంది విద్యా అభివృద్ధి ప్రాథమిక పాఠశాల అంగన్వాడీలు నిర్వాహణ పర్యవేక్షిస్తుంది రైతులకు మద్దతు సాగునీరు విత్తనాలు సబ్సిడీలు అందజేయడం ద్వారా రైతులను ప్రోత్సహిస్తుంది స్థానిక న్యాయం గ్రామ స్థాయిలో చిన్న చిన్న వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది పారదర్శక పాలన ప్రజల అభిప్రాయాలను స్వీకరించి గ్రామభివృద్ధి కృషి చేస్తుంది ఈ విధంగా గ్రామపంచాయతీ పంచాయతీ పనిచేస్తుంది